మీరు ఆఫీసులో గొడవలు లేదా క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదురుకోగలుగుతాను ఏమిటి అంటే నా తప్పు లేకుండా నన్ను ఎవరైనా ఏమైనా అంటే ఫస్ట్ నేను వారిని డిఫైన్ చేస్తాను నా తప్పు లేదు కాబట్టి మీరు నన్ను ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పి వారిని నేను అడుగుతాను రెండోవదిగా నా పై ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తాను మూడవదిగా వాళ్ళు కూడా నన్నే బ్లేమ్ చేసినట్లయితే వాళ్ళ పై ఆఫీసర్స్కి కూడా నేను కంప్లైంట్ చేస్తాను ఇంకా అప్పటికీ కూడా వినకపోతే గనుక నా తప్పు లేదని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను దాని తర్వాత ఎవరిని కూడా నేను బ్లేమ్ చేయకుండా నా తప్పు లేదు అన్న అంశంపై మాత్రమే నేను దృష్టి సాధించి వారిని కంప్లైంట్ చేసి వారికి కూడా ఎటువంటి శిక్ష పడకుండా జస్ట్ వన్ కం అప్ చేయడానికి నేను కృషి చేస్తాను